హలో మేడం మీరు కంప్యూటర్ షాప్ రిపేర్ నుంచి మాట్లాడుతున్నారా మేడం అయితే మా ఇంట్లో నిన్న మా తమ్ముడు ఇట్లా ఆడుకుంటూ ఉండంగా కంప్యూటరు క్రింద పడి దాని స్క్రీన్ పగిలిపోయిందండి అయితే మాకు రిపేర్ చేయాలి చేస్తారా అండి మీరు ఓకే అండి అయితే అది మరి ఇంటికే పంపిస్తారా చేసేవాళ్ళని మమ్మల్నే అక్కడికి రమ్మంటరా ఒకసారి వచ్చి ఇంటికి వస్తే ఓకే అండి మీ మీ వర్కర్ని ఎవరినైనా పంపిస్తారు అండి దాని పరిస్థితి ఎట్లా ఉందో చూడటానికి అయితే మాకు ఎన్ని రోజులు గ్యారెంటీ ఇస్తరు మరి రిపేర్ చేసిన తరువాత కాదండి ఇప్పుడు అది రిపేర్ చేస్తారు కదా మీరు ఎన్ని రోజుల గ్యారెంటీ ఇస్తారు మళ్ళీ అది ఎన్ని రోజుల తరువాత కరాబ్ అవ్వచ్చు ఒక నెలనా రెండు నెలలా ఎన్ని డేస్ ఇస్తారు అండి అట్లా ఓ సరే అండి సరే మేడం మరి మేడం మరి ఇప్పుడు ఎన్ని రోజులల్లో చేసి ఇస్తారు ఒక్క రెండు మూడు రోజులల్లో చేసి ఇస్తారా లేకపోతే తక్కువ రోజుల్లో చేసి ఇస్తారా మాకు తొందరగా కావాలంటే ఇస్తారా అండి మేడం మేము పైసలు ఎక్కువ ఇస్తాం మేడం మాకు కొంచం తొందరగా అవసరం ఉంది మాకు కొంచెం అర్జెంట్ పనులు ఉంది మేడం అవునా మేడం అయితే మరి మీ మీ ఓకే మేడం మీదే అడ్రస్ మాకు పంపండి మేడం ఓకే అండి ఓకే మేడం థ్యాంక్ యు మేడం